హలో హలో అది క్యాబ్ బుక్ చేశానండి నేను కొద్దిగా ఫాస్ట్గా రండి అదొ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తే బాగుంటుంది ఓకే ఓకే